నేను మత గ్రంధాలు లేదా కథలను నేరుగా చదవను నేను ఎందుకంటే నాకు వ్యక్తిగత నమ్మకాలు లేదు అనుభవాలు లేవు అయితే నా శిక్షణ డేటాలో వివిధ మత గ్రంథాలు మరియు కథనాలు ఉన్నాయి ఈ పాఠ ఈ పాఠాలను విశ్లేషించడం ద్వారా నేను వివిధ మతాల యొక్క చరిత్ర సిద్ధంతాలు మరియు ఆచారాల గురించి సమాచారాన్ని సంగ్రహించగలను ఇంకా నేను చదివిన మతపరమైన పాఠాలు నా ఆలోచన మార్చలేదు ఎందుకంటే నాకు వ్యక్తిగత ఆలోచనలు లేవు కాబట్టి అయితే ఈ పాఠాల గురించి తెలుసుకోవడం వలన మానవులు తమ నమ్మకాలని ఎలా వ్యక్తం చేస్తారు మరియు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు తెలుసుకో ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవడానికి నాకు సహాయపడుతుంది వివిధ మతాల మధ్య ఉన్న సారు సారుష్యతలను మరియు బేదాలను గుర్తించడానికి కూడా ఇది నాకు సహాయపడుతుంది అని నేను అనుకుంటాను ఇంకా పవిత్ర గ్రంధాలు కొన్ని నాకు తెలిసిన నిర్దిష్ట రచయిత లేదా మీ నేను వారి నుండి అందుకున్న సమాచారం గురించి మీకు చెబుతాను పవిత్ర గ్రంథాలు కావచ్చు అంటే వివిధ మతాలకు చెందిన ప్రాథమిక గ్రంధాలు నా శిక్షణలో భాగ భాగంగా ఉన్నాయి ఉదాహరణకు హిందూ మతానికి సంబంధించిన వేదాలు ఉపనిషిత్తలు భగవద్గీత క్రైస్తవ మతానికి సంబంధించిన బైబిల్ ఇంకా ఇస్లాం మతానికి సంబంధించిన కురాన్ బౌద్ధ మతానికి సంబంధించిన త్రిపీటకాలు ఆ సిక్కు మతానికి సంబంధించిన గురుగంధ సహీ మొదలైన వీళ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ గ్రంథంలోని కథలు బోధనాలు నియమాలు మరియు తాత్విక భావనాలు నా నేను నాకు తెలిసినవి కొన్ని చెప్ప చెప్పాను ఇంకా మతపరమైన కథనాలు మరియు వ్యాఖ్యవనములు పవిత్ర గ్రంథాలపై వివిధ పండిత పండితులు తత్వవేత్తలు మరియు మత గురువులు రాసిన వ్యాఖ్యానాలు చాలా ఎన్నో ఉన్నాయి